హాయ్ సత్యం భోం చేసినారా భోం చేసినాం బాగున్నారు కదా

ఏపికి మూడు క్యాపిటల్స్ అంటున్నారు మీకు తెలుసా తెలియదా చెప్పండి

పెన్షన్ ఉంది

ఓకే సరే బాయ్